బయట పార్టీలు చేసుకోవటం అంటే నేను జాబ్ నిమిత్తం బ్యాంగ్లూర్లో కైతే వచ్చానండీ గుంటూరు నుంచి ఇక్కడ చూస్తే కనుక ఇంకా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు మేము తెలుగు వాళ్ళు తెలుగు కనుక మేము కలుసున్నాము కాబట్టి నాకు తెలుసండి వాళ్ళు ఎలాగ ఇక్కడికొచ్చి ఉన్నారో అదేంటంటే సాంప్రదాయాలనేవి ఇప్పుడెవరైతే పాటించట్లేదండి ఎందుకంటే మనం ఇక్కడికొచ్చిన తరువాత వాళ్ళలాగా మనముండకపోతే సిటీ కల్చర్కి తగ్గట్టు ఉండకపోతే వాళ్ళు మమ్మల్ని ఏడిపించటం ఇంకా పల్లెటూరి బయతులు అనడం అలాంటివన్నీ చేస్తారు కాబట్టి ఇంకా వాళ్ళేం చేసినా కూడా మనం కూడా అలాగే చెయ్యాలనేసి డిసైడ్ అయితే అవుతారండి గ్రామీణ ప్రజలంటే వాళ్ళేం చేస్తూ ఉంటారంటే వాళ డ్రస్సింగ్ సెన్స్ అంతా వేరేగా ఉంటుందనమాట వాళ్ళు చక్కగా నిండుగా బట్టలన్నీ ధరించుకుంటారు ఇంక సిటీలోకి వచ్చేస్తే వాళ్ళు ఏంటంటే పార్టీ కల్చర్ ఎక్కువగా ఉంటుందండీ ఇంక బ్యాంగ్లూరు లాంటి సిటీస్లో అయితే ఇంక చాలా డిఫరెంట్గా పార్టీ కల్చరే ఉంటుందండీ ఎప్పుడు చూసిన జీన్స్ అని టీ షర్ట్స్ అని ఇంకా లేడీస్ అయితే చాలా సినిమాల్లో పాటల్లో చూపించినట్టుగా చిన్న చిన్న బట్టలతో బయటైతే తిరుగుతూ ఉంటారు ఫస్ట్ నాకు వెళ్ళినప్పుడైతే అలాగే అనిపించేదండి ఏంటి వీళ్ళిలాగా తిరిగేస్తున్నారు అనేసి కానీ నేనైతే అక్కడుండటం వల్ల అలాంటివేమి నేర్చుకోలేదండి మేమెక్కడనుంచి వెళ్ళామో అలాగే నేను ఉన్నాననమాట అయితే ఎప్పుడైనా పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఇలాగ ఇది ఒక ఫ్యాషనండి బీర్ తాగితే ఏమవ్వదు వడ్కా తాగితే ఏమవ్వదు అనేసి ఒక ఫ్యాషన్ అయితే అయిపోయింది కానీ మాకైతే అలాంటివేమీ అలవాట్లు లేవండి మేమైతే పార్టీల్లోవెళ్ళి వెళ్తూ ఉంటానండి పార్టీలంటే ఏమీ లేవండి ఒక ఒక కొంచెం గెట్ టుగెదర్ అని బడ్డే పార్టీస్ అని ఎవరిదన్నా ఒక పెళ్లి రోజులు అలాంటివన్నీ అయినప్పుడు అందరూ కలిసి హోటల్సుకు వెళ్ళి ఆ నైట్ అంతా ఏంటంటే డీజేలు పాటలు అవి పెట్టుకుంటారు మేమైతే నైట్ అంతా ఉండం కానీ ఎదో మధ్యాహ్నం ఒక పన్నెండు ఆ టైం వరకు ఉండి క్యాబ్లో ఇంటికొచ్చేస్తూ ఉంటావనమాటండి మేమయితే ఆ రెండూ కూడా సమతూకంగా చేసుకొనే ఉంటామండి